ఇప్పటి పరిస్థితులలో చాలా మంది వ్యవసాయం చేయుటకు మొగ్గు చూపుట లేదు దానికి కారణం ప్రభుత్వము అనుసరిస్తున్న విధానాలనని చెప్పవచ్చు వ్యవసాయం చేయడానికి ఎక్కువగా మానవ ప్రమేయము ఉంటుంది అందుకని మానవ ప్రమేయంతో తగ్గుతున్న కారణముగా వ్యవసాయం చేయుటకు చాలా కష్టముగా ఉన్నది వ్యవసాయం చేయాలంటే మందుల రేట్లు విపరీతముగా పెరుగుతూ వున్నాయి వ్యవసాయం చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది ఇది వరకు వస్తున్న రాబడులు రావటంలేదు అందు కారణం చేతనే వ్యవసాయం చేయకూడదని ఎంచుకుంటున్నారు దీనికి బదులుగా వేరే పని చేసుకుంటే ఎంతో కొంత కూలి డబ్బులు వస్తాయని కార్మికులు కూడ అలాగనే వ్యవసాయం పని కస్టముగా ఉంటుంది వేరే పనులైతే అంత కస్టం ఏమీ ఉండదు పైసలు ఎక్కువ వస్తాయని చెప్పి వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు కార్మిక వ్యవస్థ రోజు రోజుకి తగ్గుతున్న కారణంగా వ్యవసాయం చేయుటకు కష్టతరం అవుతున్నది వ్యవసాయ ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు వ్యవసాయం కోసం చాలా అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వ్యవసాయం దేశంలో అభివృద్ధి పాత్రలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నా అభిప్రాయం